హలో సార్ నమస్తే అండి సార్ చెప్పండి ఎవరు ఆటో డ్రైవరా అండి ఓకే సార్ మేము చిన్న పని ఉండి స్వీట్ బేకరీకి వచ్చాం అండి ఒక ఫైవ్ మినిట్స్లో వర్క్ అయిపోతుంది ఏమనుకోకుండా ఇక్కడ కొంచెం వచ్చేయండి ప్లీస్ సార్ అడ్రస్ సార్ బెంగ్లూర్ అయాంగర్ స్వీట్ బేకరీ అండి నెహ్రూచౌక్ అనకాపల్లి నెహ్రోచౌక్ దగ్గర ఉంటుంది మీ లెఫ్ట్కు తీసుకోని వస్తే ఆటోమేటిక్గా కనిపిస్తుంది మీకు ఫోర్ రూట్స్ దగ్గర ఓకే సార్